కాకినాడ జిల్లాలోని ముఖ్యమైన పరిశ్రమలు ఆర్థిక కారక కారకాలు ఏవైనా ఉన్నాయా అని మనము తెలుసుకుందాము వ్యవసాయం ఇంకా తయారీ సేవా రంగాలు కూడా మనకి ఉన్నాయి అయితే ఈ జిల్లాలో ఏవైనా కార్య కార్యక కర్మకారాలు ఇంకా సంఘంలు ఉన్నాయా అని మనము చూసుకుంటే మనకి ఎన్నో రకరకాల సంఘాలు ఉన్నాయి ఇంకా కార్యాకారాలు కూడా ఉన్నాయి కార్యా ఇంకా మనము చూసుకోవాలంటే కాకినాడ జిల్లాలో ముఖ్యమైన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి దాంట్లో మనము దీంట్లో మనము మెకానిక్ని ఇంకా ఇంజనీర్లని కూడా మనము చూడవచ్చు టెక్నికల్గాను ఇంకా మెకానికల్గాను మనము మూడవ టెక్నికల్స్ని చూసుకోవచ్చు ఇంకా పరిశ్రమలు ఇంకా ఆర్థిక కార్యకలాలు ఎన్నో ఉన్నాయి కర్మాగారాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అయితే సాంప్రదాయాలకు సంబంధించినవి కూడా మనము అందుబాటులో చూసుకోవచ్చు